మనుషులకి ఆటలు అనేది వాళ్ళ యొక్క జీవితంలో చాలా చాలా ముఖ్యమైన ఒక పార్ట్గా చెప్పవచ్చు ఎందుకంటే పెద్దల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఆటలు అనేది చాలా చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది శారీసిక శారీరక మానసిక స్థితిలో లేని వారిని కూడా మనం ఎక్సర్సైజ్ చేయడం మరియు గేమ్స్ ఆడటం తిరగడం వాకింగ్ చేయడం వీటిని చేయడం వల్ల చాలా అంటే చాలా చాలా యూస్ ఫుల్గా మన లైఫ్లో జరుగుతు ఉంటాయి అని చిన్న పిల్లల నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ ఏజ్ వరకు ఉండే పిల్లకాయలో గ్రోత్ అనేది ఎక్కువగా జరుగుతు ఉండాలంటే మనం ఆటల్లో కానీ పాల్గొనవలసి వస్తుంది ఈ ఆటల వల్ల మన యొక్క మానసిక ఆందోళన మరియు శారీరకబుద్ధి ఆరోగ్యానికి కావాలసినటువంటి శక్తి ఇవన్నీ ఆటలు ఆడటం వల్ల మనకి సమయస్ఫూర్తిగా దొరుకుతుంది ఇంకా సాయంత్రం సమయంలో వాకింగ్ వెళ్ళడం మరియు జంపింగ్ చేయడం రన్నింగ్ వెళ్ళడం క్రికెట్స్ వంటి గేమ్స్ ఆడడం వాలీబాల్స్ ఆడడం లాంగ్ జంప్ హై జంప్ వంటి గేమ్స్ లో పాల్గొనడం వల్ల శారీరకంగా మనకి చాలా అంటే చాలా శరీరానికి ఉపయోగపడే గేమ్స్లు ఉన్నాయి ఇవి ఎలా అంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఎందుకంటే మనము మానసిక స్థితిలో ఉన్నా కూడా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నా కూడా పదిమందితో కలిసి మనం ఆటలు అనేవి ఆడిన తర్వాత మనకి కొద్దిగా రిలీఫ్ మైండ్ అనేది దొరుకుతుంది ఈ రిలీఫ్ మైండ్ వల్ల మనం చాలా అంటే చాలా డిప్రెషన్ ఉంటే బయటికి రావచ్చు ఎలాంటి వారైనా డిప్రెషన్లో ఉన్నట్టయితే గేమ్స్ ఆడటం చేస్తారు గేమ్స్ ఆడటం మరియు వాకింగ్ చేయడం స్విమ్మింగ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల శారీరక మానసిక స్థితి నుంచి ఆరోగ్యంగా ఇది అవుతారు ఈ ఆరోగ్యంగా ఉండాలంటే మనము రోజుకి వన్ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ మరియు ఈవినింగ్ టైంలో కాసేపు అంటే కొద్దిసేపు అయినా ఈ ఆటలకి ప్రాముఖ్యత ఇవ్వాలి ఇవి ఆటలు అంటే అంటే చిన్నపిల్లల నుంచి ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ పిల్లకాయలు ఆడుతుంటారు వాళ్ళే కాకుండా పెద్ద వయసు వాళ్ళు ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి మరియు మన నరాలు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ మనకి చాలా ఇదిగా యూస్ అవ్వాలి అంటే మనం కన్ఫామ్ గా ఈ ఆటలనేది ఆడాలి ఎలాంటి వారినైనా కూడా ఈ ఆటలు ఆడటం వల్ల మానసిక మరియు శారీరక అవయవ ఆలోచనల నుంచి కూడా బయటికి రావడానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి మనం ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా ఈ ఆటలు ఆడడం వల్ల అంటే కాసేపు వాటిలో పాల్గొనడం వల్ల మనకి చాలా అంటే చాలా డిప్రెషన్ నుండి బయటకు వచ్చే ఫ్రీ మైండ్ ఫ్రెష్ అనేది దొరుకుతుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఈ ఆటల వల్ల ఎనర్జీ లెవెల్ పెంచుతాం పెంచవచ్చు మరియు మన యొక్క నరాల యొక్క స్థితిని పెరుగు పెంచుతుంది గ్రోత్ పెరుగుతుంది మరియు మన యొక్క షార్ప్నెస్ అంటే చురుకుతనం అనేది చాలా అంటే చాలా వరకు యూస్ అవుతుంది చురుకుగా ఉండడానికి మెయిన్గా మనము ఆటల్లో పాల్గొనాలి మరియు ఆటలు ఆడాలి అందులో ఉన్నటువంటి మైండ్ గేమ్ని మనం నేర్చుకోవాలి మైండ్ గేమ్ అంటే చాలా అంటే అంటే క్రికెట్ మరియు వాలీబాల్ కబడ్డీ ఇలాంటి గేములలో పాల్గొనడం వల్ల మనకి చాలా అంటే చాలా వరకు మైండ్ని షార్ప్ చేసి చురుకుదనం అయినటువంటి తెలివి మనకి దక్కుతుంది ఈ తెలివి వల్ల మన నరాలు కానీ మన ఫిట్నెస్ కానీ మన శరీరం యొక్క వైట్ మరియు ఎనర్జీ మన శారీరక మరి మానసిక బుద్ధి ఇలాంటివి చాలా అంటే చాలా వరకు నయం చేయవచ్చు డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఒక గేమ్ ఆడటం వల్ల ఎలాంటి డిప్రెషన్లో ఉన్న అయినా ఉన్న ఉన్న మనం ఎంతో కొంత అంటే కొంతవరకైనా మనం డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి గేమ్స్ అనేది చాలా వరకు సహాయపడుతుంది ఈ ఆటలు ఆడడం వల్ల మనకి ఎలాంటి ఎలాంటి ఎలాంటి ఆరోగ్యంలో ఉన్న అంటే మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని మనం చేకూర్చుకోవచ్చు మనం శరీరంలో ఉండే అవయవాలు అనేది మనకి చురుకుదనంగా ఉండాలంటే చాలా ఫాస్ట్గా పని చేయాలంటే అంటే కాళ్ళు నొప్పి రాకుండా మానసిక ఆందోళన రాకుండా శారీరక ఆందోళన రాకుండా ఈ ఆటలనేవి చాలా అంటే చాలా వరకు మన మనుషులకి ఆరోగ్య మనుషుల ఆరోగ్యానికి సహాయపడును